హలో వెజిటబుల్స్ హోల్సెలర్ షాప్ఆ వన్ వీక్ రీసెంట్గా ఒక టెన్ డేస్లో మా వెడ్డింగ్ ఉంది అన్నమాట సో దానికి మాకు కొంచెం బల్క్గా వెజిటబుల్స్ కావాలి కొన్ని కూరగాయలు

అవును ఓకే మాకు ఒక అదే ఒక ఫిఫ్టీ కేజీస్ వరకు ఆనియన్స్ ఒక ఆ ఒక సెవెంటీ కేజీస్ టొమాటో బీన్స్ అది రెండు కలిపి ఒక ట్వంటీ కేజీస్ బీన్స్ ఒక ఫార్టీ కేజీస్ ఆ క్యారెట్ కూడా క్యారట్ ఒక ట్వంటీ చాలు బ్రింజాల్ బ్రింజాల్ వచ్చి మాకు ఒక థర్టీ ఫైవ్ కేజీస్ కావాలి

అవును ఓకే అవును ఓకే ఓకే సరే అండి ఇదే కదా మీ నంబర్ నేను మీకు మీరు ఒక లిస్ట్ రాసి మీకు పంపిస్తాను మీరు దాన్ని బట్టి మాకు ఆర్డర్ ఇచ్చెయ్యండి ఓకే

ఓకే ఓకే అండి థ్యాంక్ యూ